హలో కనకదుర్గ రెస్టారెంట్ అండి నా పేరు డేవిడ్ అండి నేను ఒక గంట క్రితం మీకు ఆర్డర్ ఇచ్చాను మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మీ ఆర్డర్ చాలా బాగుందండి డెలివరీ బాయ్ డెలివరీ ఇచ్చే సమయంలో మీకు ఫీడ్బ్యాక్ కాల్ చేయమన్నాడు అందుకని మీకు ఫీడ్బ్యాక్ కాల్ చేస్తున్నామండి మీ ఆహారం చాలా బాగుందండి ఒక్కరు తినాల్సింది ఇద్దరం తిన్నాం క్వాల్టీ పరంగా చాలా బాగుందండి ఇలాగే మీ సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాం డెలివరీ బాయ్ కొంచెం ఆలస్యంగా వచ్చాడండి మేము లొకేషన్ షేర్ చేసాం బాగనే కానీ డెలివరీ బాయ్ కొంచెం అడ్రస్ కనుక్కోటంలో ఆలస్యం తడబాటుపడ్డాడు అతనికి ఇచ్చిన లొకేషన్కి కరెక్ట్ టైంకి వచ్చినట్టయితే ఇంకా చాలా బాగుండేది థాంక్ యు అండి